హలో హలో ఏసీ మెకానికా అండి అదేనండి నేను నిన్న కాల్ చేసాను మాది ఏసీ సరిగా పనిచేయట్లేదు అది కొంచెం రిపేర్ ఉన్నట్టుంది నిన్నే కాల్ చేసాను ఇప్పుడికొచ్చి ఇంకా రాలేదు అవునా ఎన్ని రోజులు పడుతుందండి అంటే మాకు ఫ్రీ సర్వీస్ ఉంది అంటే మేము కొనింకా సిక్స్ మంత్స్ కాలేదు అది అందుకని మరి రేపు సండే హాలిడే అంటారేమో అని మళ్ళీ కాల్ చేసాననమాట ఇప్పుడు ఓకే అండి ఓకే